ఆంధ్రప్రదేశ్లో విస్తృతశ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు అందించే ప్రధాన వినోద కేంద్రాలు లేదా జిల్లాల గురించి మనము తెలుసుకుందామండీ ఉదాహరణకు విస్తృతశ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు అందించే ప్రధాన కార్యాలయాలు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ పబ్బులు క్లబ్ లు పార్క్స్ సినిమా హాల్లు ఇలాంటివి ఎన్నెన్నో మనకి వినోద కార్యకలాపాలను అందిస్తూ ఉంటాయండీ ఈ కేంద్రాలు అలానే చెప్పదలుచుకుంటే ఎంజీబీ ఏందండి ఎంజిబీ ఫెసిలిటీ మాల్ విజయవాడ బాబాయ్ హోటల్ భీమస్ ప్యారడైస్ రాజమండ్రి వంటివి మనకి ఎన్నో విశ్రాంతి కార్యకలాపాలను ప్రధాన వినోద కేంద్రాలుగా ఏర్పడ్డాయని మనము తెలుసుకోవచ్చండీ మన ఆంధ్రప్రదేశ్లో విస్తృత శ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు అందించే ప్రధాన వినోదకేంద్రాలు ఎన్నోన్నో ఉన్నాయండీ అవన్నీ చాలా అభివృద్ధి చెందాయని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ వినోద కేంద్రాల వల్ల మనకి ఏమంటే ఉపయోగము మనము ఆహ్లాదానికి అంటే హాస్యాన్ని మనకు చాలా బాగా అందిస్తుందని మనము తెలియజేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో విస్తృత శ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు అందించే ప్రధాన వినోద కేంద్రాలు లేదా జిల్లాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామండీ ఇలాంటివి ఎన్నెన్నో ఆంధ్రప్రదేశ్లో ఇంకా వినోద కేంద్రాలు ఉన్నాయని అవన్నీ మన ప్రజలు తప్పకుండా వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండీ ధన్యవాదములు